హలో మేడం మేము ఒక రూమ్ కట్టుకోవాలి అనుకుంటున్నాము దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది ఎందుకు అందరం ఒక రూమ్ అన్నాను దానికి రెండు లక్షలు అవుతాయా ఎంత అయిన కూడా ఒక రూమ్ కదా మాకు కావాలిసింది రెండు మూడు రూమ్లు కాదు ఏమి కాదు అయిన కూడా రెండు లక్షలు అంటే నాకు కుదరదు ఇంకా తక్కువ ఉంటే చెప్పండి రేట్స్ ఉన్నాయి కరెక్టే కానీ మార్కెట్లో మీరు కొంచెం తక్కువగా తక్కువ బడ్జెట్లో చేస్తారని చెప్పారు కాబట్టి నేను నేను మీకు ఫోన్ చేసాను అవును కానీ నిన్న మేము వేరే మార్కెట్కి ఫోన్ చేస్తే ఇంకా తక్కువ తక్కువ రేట్లో చూస్తాము అన్నారు మీరు ఇంకా ఎక్కువ రేటు చెప్తున్నారు రెండు లక్షలు అంటే మాకు కావలసింది ఒక రూమ్ ఒక రూమ్ ఒక సజ్జా కొన్ని కిటికీలు అంతే అంతకుమించి ఏమి ఉండదు ఒక డోరు ఒక విండో అంతే ఒక వెంటిలేషన్ అంతే దానికి ఉంటుంది కరెక్ట్ ఒక రూమ్ కదా కావలసింది అందుకోసం అంటున్నాను మరి రెండు లక్షలు అంటే రెండు రూమ్లు వేయవచ్చు రెండు లక్షలకి మరి అంత బాగా చేసి చెప్తున్నారు ఇంకా తక్కువ ఉంటే చెప్పండి మాకు డిజైన్ డిజైన్ గురించి ఏమి అవసరం లేదు రుము చెప్పిన ఇందాక ఒక సెల్ఫ్ ఒక సజ్ఞా సామానులు పెట్టుకోవడానికి అంతే దానికి రెండు లక్షలు అంటే ఎక్కువ అవుతుంది ఇంకొంచెం తక్కువ రేట్లో చూడండి ఇక అంతే సరే సరే సరే లక్షయాభై అంతే లాస్ట్ ఇక అంతే ఇస్తాను ఇక అంతే ఇక అంతే అండి లాస్ట్ ఇక అంతే అంతే ఓకే ఫిక్స్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ అండి